మా పెరట్లోని తోటలోని పక్షులని ఆకర్షించడానికి ఏమైనా చిట్కాలు అంటే పెరడు అంతా చాలా పచ్చిగా ఉండేటట్లు మొట్టమొదటగా చూసుకుంటాను అక్కడ మొక్కలనేవి పెరట్లో ఆ తోట మొక్కలనేవి ఎండిపోకుండా చాలా పచ్చిగా చాలా గుబురుగా ఉండేటట్లు చూసుకుంటాము చూ అలా ఉన్న తరువాత చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాము అంటే పక్షులు రావడానికి చాలా ప్రశాంతంగా ఉంటే అక్కడికి పక్షులు వస్తాయి కాబట్టి పక్షులకు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాము తరువాత పక్షులు నివసించడానికి చిన్న చిన్న గూళ్ళను నిర్మిస్తాము చిన్న చిన్న గూళ్ళను నిర్మిస్తే ఆ పక్షులనేవి అక్కడికి వచ్చి ఉంటాయి ఆకులు దట్టంగా దళసరిగా కుట్ చెట్ల కొమ్మలు అనేవి చాలా స్పష్టంగా నీట్గా ఉంటే అక్కడికి వచ్చి పక్షులు అనేవి ఉంటాయి ఈ విధంగా చేస్తే పక్షులు అనేవి అక్కడికి వస్తాయి పక్షులు రావడానికి నీట్గా ఉండాలి అలాగే పక్షుల కోసం గింజలు నీళ్ళు పెడితే పక్షులు రోజు రావడానికి ఆహారం కోసం వస్తాయి మనం ప్రశాంతమైన వాతావరణాన్ని కనుక పక్షులకు కల్పిస్తే అవి ఆ గింజలు తినుకుంటూ ఆ వా ఆ నీళ్ళను తాగుకుంటూ ఆ మన తోటలోని పెరట్లోనే ఉండిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను అయితే ఈ విధంగా మా తోటలోని పక్షులను ఆకర్షిస్తాను మేము రోజు ఆ పక్షుల కోసం గింజలు నీళ్ళు అనేవి పెడతాము